మా తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక సార్వభౌమ రాష్ట్రం మా రాష్ట్ర భాషను రక్షించుకోవడంలో మేము చాలా తపన పడ్డాం మా రాష్ట్రం ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది ఎలా అంటే అది మేము చేసుకున్న ప్రచారం తెలుగు భాష యొక్క పాత్ర ఏంటంటే తెలుగు భాష తెలుగు యాస కమ్మగా ఉంటుంది తెలుగు భాష మాట్లాడితే అమ్మ జోల పాడినట్టు ఉంటుంది తెలుగు భాష యొక్క పాత్ర ఏమిటంటే తెలుగు భాషనే కాపాడుకోవడం కోసం మేము పడ్డ యాతన అది మేము మా రాష్ట్ర భాష తెలుగు కదా మాది మేము మా భాష రాష్ట్ర భాష తెలుగు మేము ఇంకా దానికి ఏం లేదు మా రాష్ట్ర భాష తెలుగు దాని యొక్క పాత్ర మేము ఎంత కష్టపడ్డాం దాన్ని కాపాడుకోసం కాపాడుకోవడం కోసం అది మాకు తెలుసు దాన్ని రక్ ఎట్లా రక్షించుకున్నాం ఎట్లా ప్రచారం చేసినాం ఎట్లా చెయ్యాలే ఏంది కదా అనేసి మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్లాడినమో తెలంగాణ భాష యాస కోసం కూడా అట్నే కొట్లాడినాం మేము అది మరి